నేను లేవీస్ బ్రాండ్ నుంచి బ్లూ డెనిమ్ షర్ట్ ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ వచ్చింది నాకయితే బాగా నచ్చింది ఆర్డరు మంచి క్వాలిటీ ఉంది మంచి కలర్ చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా ఫస్ట్లో బాగానే ఉంటుంది కదా అని తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాష్కి ఇచ్చాను వాష్ చేసిన తర్వాత కూడా సేమ్ క్వాలిటీ ఎలా ఉందో నాకు అలాగే ఉంది కలర్ ఫేడ్ అవుతుంది ఏమో అని అనుకున్నాను కానీ కలర్ కూడా ఏం ఫేడ్ అవ్వలేదు నేను ఆర్డర్ చేసినప్పుడు షర్ట్ ఎలా అయితే ఉందో అలాగే సేమ్ నాకు అలాగే వచ్చింది అలాగే ఉంది కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నా ఫస్ట్ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది షర్ట్